తెలుగు వారు తమ గుర్తింపును భావాన్ని వ్యక్తీకరించడానికి తమ భాషను ఎలా ఉపయోగిస్తున్నారు తెలుగు వారు తమ భాషను ఉపయోగించడాన్ని చాలా చూస్తున్నాం మన తెలుగు వాళ్ళు సపోజ్ ఎక్కడున్నా వారు తెలుగులోనే మాట్లాడతారు అట్లా మన భాష చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సంభాషణ కూడా ఇద్దరి మధ్యల చాలా తెలుగులోనే తెలుగులోనే జరుగుతుంది తెలుగులోనే జరుగుతుంది కాబట్టి తెలుగు అట్లా భాషా భావాన్ని వ్యక్తీకరించడానికి తమ భాషను చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వారిద్దరూ మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మన తెలుగు మన స్లాంగ్ మొత్తం తెలుగులోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కువ తెలుగు భాషలోనే వాళ్ళు మాట్లాడటం అనేది జరుగుతుంది సపోజ్ మన మా తెలుగు వాళ్ళు అమెరికాకు పోయిన వాళ్ళిద్దరూ ఒకకాడ ఉన్న వాళ్ళు తెలుగులోనే మాట్లాడతరు ఎందుకంటే మన తెలుగు భాషకున్న గొప్పతనం అది తెలుగు అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్ అండ్ సింపుల్ కంవర్సేషన్ వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ అనేది ఈజీగా జరుగుతుంది ఎందుకంటే తెలుగు తెలుగు తమ గుర్తింపు ఎలా వస్తుంది అంటే మనం ఎక్కువ ఇంగ్లీష్ మీ ఇంగ్లీష్ మీడియం అవ్వడం వల్ల మన తెలుగు పడిపోతుందని అనుకుంటున్నం కానీ ఏమాత్రం పడిపోదు ఎందుకంటే తెలుగు అసలు మన మాతృభాష కాబట్టి అది పడిపోయే ఛాన్సే ఉండదు కొన్ని తరాల వరకు ఇది గుర్తింపు ఉంటుంది ఎందుకంటే మనం మాట్లాడేది తెలుగు కాబట్టి మన పేరెంట్స్ తెలుగు అయినప్పుడు మనం తెలుగే అవుతాం ఎందుకంటే మన మదర్ టంగే తెలుగు తెలుగుని డెవలప్ చేయడం అంటే ఎందుకంటే మనం కూడా చాలా కొన్ని ఎంతో కొంత తెలుగు భాషను అందరి మధ్యన సంభాషణ పెంచాలి ఎందుకంటే కొందరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మా పిల్లలు మొత్తం ఇంగ్లీషే మాట్లాడాలి తెలుగు అర్థం కొందరు పేరెంట్స్ అనుకుంటారు ఎందుకంటే అది తప్పు మన మదర్ మదర్ బా మదర్ టంగ్ తెలుగు కాబట్టి మన తెలుగు ఎట్లాయినా మాట్లాడాలి కాబట్టి వాళ్ళు తెలుగు మాట్లాడేటట్టు మనం చూసుకోవాలి సపోజ్ మన పిల్లలు తెలుగు మాట్లాడ డాడీ మొత్తం మా స్కూల్లో ఇంగ్లీషే ఉన్నది ఎలా మన తెలుగు మాట్లాడతలే డాడీ అంటే వాళ్ళ పేరెంట్ మనం చెప్పాలి అమ్మ మీరు కనీసం ఖాళీ సమయంలోనైనా మీరు తెలుగు భాషను మాట్లాడే విధానాన్ని మాట్లాడండి ఎందుకంటే మన సంభాషణ కొంతవరకు మీ స్కూల్లో కూడా చేరే ఛాన్స్ ఉంటుంది ఖాళీ సమయంలో మాట్లాడితే భాష మీకు ఉపయోగపడుతుంద ఉపయోగపడు ఉపయోగా ఉపయోగిస్తున్నారని మేము అనుకుంటాం ఎందుకంటే భాషను యుజ్ చేయకపోతే మన మదర్ టంగ్ పోతుందేమో అని ఒక బాయ భయం అందుకే మన తెలుగు భాషను యూజ్ చేసుకుని దాన్ని ఎలా వాడుకోవాలి అనేది మీకే తెలిసి ఉండాలి మాకన్నా బాగా ఎక్కువ మీకే మన తెలుగు మన ఈ భాష కనుక కోటు పోతే మన మదర్ టంగ్ అనేది ఉండడం ఉండకపోవడం జరుగుతుంది అందుకోసమైనా మీరు తెలుగు చాలా స్పష్టంగా చాలా ఈజీగా చాలా సంభాషణ ఈజీగా మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి ఎందుకంటే మీరు ఈ తెలుగు భాషకు ఉన్న గొప్పతనం ఎంటిదంటే సంభాషణ అనేది చాలా సింపుల్గా ఉంటుంది మీరు మీరు ప్రా మీరు ప్రశ్నించే గొంతులు కావాలి ఎందుకంటే తెలుగు అనేది చాలా గొప్పది కాబట్టి అయితే తెలుగుని ఎలా డెవలప్మెంట్ అనేది చెయ్యాలో మీరే తెలుసుకోవాలి ఎందుకంటే ఈ తెలుగు గుర్తింపు భావాన్ని మనం కాక పట్టించుకోకపోతే తమ భాషను ఎలా ఉపయోగి ఉపయోగపడుతుందనేది అందరికీ తెలిసేటట్టు చెయ్యాలి ఎందుకంటే మన తెలుగు భాష చాలా భాషల కన్నా చాలా గొప్పది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రం ఉన్నది అన్ని రాష్ట్రాల కంటే చాలా గొప్పదని నేను అనుకుంటాన్నాను అన్ని భాషల కన్నా తెలుగు చాలా సింపుల్ లాంగ్వేజ్ సింపుల్ భాష కాబట్టి మాట్లాడేందుకు కూడా ఈజీగా ఉంటదని నేను అనుకుంటాన్నాను అందుకోసమే అందరూ తెలుగుల మాట్లాడేందుకు తెలుగు వారు తమ గుర్తింపు భావాన్ని వ్యక్తీకరించడానికి తమ భాషని ఎలాగైనా ఉపయో ఉపయోగిస్తున్నారు ఉపయోగించాలి